నా పేరు సి మనీషా నాకిష్టమైన ఆహారం ఏది అంటే బిర్యాని నాకు ఇష్టమైనది బిర్యాని కాబట్టి మనం మాటిమాటికీ చేయలేము అది ఎప్పుడో ఒకసారి చేస్తాము మనం వాటిని నాకిష్టమైనది కూరగాయలు బెండకాయ వంకాయ కాకరకాయ ఉల్లగడ్డ అన్నం చికెన్ బిర్యాని మటన్ బిర్యానీ వెజిటబుల్ రైస్ పులిహోర పొంగలి ప్రకృతి పరంగా దొరికేవన్ని నా దొరికే పదార్థాలన్నీ నాకు ఇష్టమైనవి మాకిష్టమైనవది ప్రకృతి పరంగా దొరుకుతుంది కాబట్టి నాకు సంగటి అంటే నాకు ఇంకా చాలా ఇష్టం ఎందుకంటే అది రాగి పిండి వేసి సంగటి చేస్తాము కాబట్టి అది నాకు అత్యంతంగా అత్యంత ఇష్టమైన ఆహారం నాకు చాలా ఇష్టం సంగటంటే చిన్న పిల్లలు కూడా తినిపివచ్చు కానీ ఎలాంటి హానికరం లేదు దాంట్లో కాబట్టి సంగటంటే నాకు చాలా ఇష్టం ఇంకా పాలు గానీ గుడ్లు రోజు తింటే ఇంకా చాలా మంచిది పాలు గుడ్లు వల్ల ఎలాంటి అనారోగ్యం వస్తుందనే ఇది లేదు పాలు గానీ గుడ్లు గానీ రోజూ తింటే ఇంకా కళ్ళకి గానీ ఒంటికి గానీ రక్తం పట్టడం గానీ కంటి చూపు గానీ బాగా పెరుగుతుంది కానీ ఏమీ హానికరం రాదు దాంట్లో రక్తం పట్టడం గానీ బాగా ఉంటుంది కాబట్టి నాకు అత్యంత ఇష్టమైన ఆహారం ఏదంటే గుడ్లు పాలు రోజూ తింటే ఒంటికి ఇంకా చాలా మంచిది నాకిష్టమైన ఆహారం ఏది అంటే రాగి జావా రాగిజావ అంటే నాకు అత్యంత ఇష్టమైన ఆహారం అది ఎందుకంటే దానిలో పోషక విలువలు అన్నీ ఉంటుంది కాబట్టి రాగిజావ రోజు తాగితే కూడా ఏమీ కాదు దాంట్లో రోజు తాగితే ఇంకా శక్తి పెరుగుతుంది శక్తి పెరుగుతుంది పాలు గానీ గుడ్లు గానీ మనకిష్టమైన ఆహారం బిర్యాని అవి ఇవి అని తింటాం కానీ మనకిష్టమైనది సంగటి తింటే ఇంకా చాలా మంచిది అది ఎందుకు ఇష్టం అంటే మన సంగటి తింటే ఇంకా చాలా మంచిది కాబట్టి మన సంగటి తింటే అది ఏమవుతుందో ఏమో అనే ఇది లేదు కాబట్టి మనకి చాలా మంచిది సంగటి తింటే కానీ సంగటి ఈ కాలంలో ఎవరు తినరు కానీ సంగటి తింటే చాలా మంచిది అన్నం వెజిటేబుల్ రైస్ పులిహోర బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ టిఫన్ ఇడ్లీ అవి నాకు చాలా ఇష్టం ఎందుకంటే రకరకాలుగా తింటే మనకి ఒంటికి బాగుంటుంది కాబట్టి ఇంకా మనం వెజిటేబుల్ రైసు చికెన్ బిర్యాని అన్నం అన్నిటికంటే అన్నం కూడా తింటే చాలా మంచిది అవి తింటే ఎలాంటివి కానీ బాగుంటుంది